సెకండ్ సెప్టెంబర్ నైన్టీన్ ఎయిటి ఎయిట్ ఆ ఆగస్ట్ ఎయిటీన్ టూ థౌసండ్ త్రీ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ టూ తౌసండ్ లెవన్ మే సేవెంటీంత్ టూ తౌసండ్ డిసెంబర్ సిక్టీన్ టూ తౌసండ్ ట్వెల్వ్